చెప్పండి సెక్రెటరీ చెప్పండి నేనే అండి సెక్రటరీ చెప్పండి కారణాలు అంటే ఏముంది అండి కొంచెం స్టూడెంట్ బేస్ పెంచడం అలాగే మనం కొంచెం ల్యాబ్స్ అవి బాగా చేపించడానికి చేపించడం ఎక్విప్మెంటు అంటే అవి ఎక్విప్మెంటు ఎక్విప్మెంటు ఇంకా కొంచెం మనం మెరుగ్గా పెంచకలిగితే కొంచెం ఎఫిషియంటుగా ఉండి కొన్ని

అట్లాంటివి పెట్టిస్తే ఇంకా కొంచెం స్ట్రెంత్ పెరగడానికి అంటే మెయిను అడ్వర్టైజింగ్ కావాలి అండి మనకి మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పి మన స్టూడెంట్లకి తిసుకువెళ్ళ కలిగితే మనకు ఆది చాలా బెనిఫిట్ అవుతుంది మన ఆర్గనైజేషన్కి డెఫినేట్టుగా మనం పేపర్ యాడ్స్ ఇవ్వడం లేకపోతే లోకల్ న్యూస్ చానెల్స్లో మనం అడ్వర్టైజింగ్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తే ఏమిటి అంటే స్టూడెంట్స్ కూడ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకే కాలేజులో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పేరెంట్స్ కూడ ఆలోచిస్తారు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే కాలేజ్లో కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేసి చెప్పి వాళ్ళు కూడ ఇంట్రెస్ట్ చూపిస్తారు మనము ఏమో వాటి పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు మనం ఎంతసేపు అకాడెమిక్ మీదే చూసుకుంటున్నాం అకాడెమిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎగ్జామ్స్ కండక్ట్ అవుతున్నాయా చేస్తున్నామా లేదా వీటిపైన ఉన్నాం తప్పితే అవును అందరూ లేదు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్యే ఉన్నారు మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎటువంటి ప్రాబ్లము లేదు బట్ ఏమిటి అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్సు నెక్స్ట్ ఏమో టాయిలెట్స్ కొంచెం నీట్నెస్ అలాగే కొంచెం ఇంప్రూవ్ చేయడం ఇంకా ఎక్కువగ మనం ఫ్లోర్ ఫ్లోర్కి మేనేజ్ చేయగలడం ఇంకా హాస్టల్స్ ఇంక్రీజ్ చేయడం బయట వేరే స్టేట్స్ నుంచి లేకాపోతే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి కూడా మనం సరైన ఫెసిలిటీస్ ఇవ్వకలిగితే ఇంకా మనం కాలేజ్ ఇంకా అట్లా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి కదా హాస్టల్ ఫుడ్డు మంచి మంచి మెస్ వాళ్ళకి కాలేజ్ క్యాంటీన్ ఇవ్వడం ఫుడ్ బాగుండడం కొంచెం మన పేరెంట్స్ కూడ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడ వాళ్ళని మనకి ఇచ్చేముందు మన కాలేజీలో మన జాయిన్ చేసేముందు వాళ్ళు కూడ ఆలోచిస్తారు కదా ఫుడ్డు ఎట్లా ఉంటుంది ఏంటి ఇవన్ని దాని ప్రకారమే మనం చూసి ఒక మంచి మెస్ వాడికి మనం ఫుడ్డు అది ఆర్డర్ చేయాలి ఈ ఫుడ్డు మొత్తం అన్ని వాడికి ఇచ్చి మనం క్వాలిటీ ఫుడ్డు అలాగే వాళ్ళకి మనం ఉన్న స్టడీ అవర్స్ అది ఇది ప్రొవైడ్ చేసి హాస్టల్లో అప్పుడు మన రైల్వే శశి కాలేజ్ ఉంది అది ఎట్లాగా ఉంది సేమ్ అట్లా ఆ టైపులో ఇక్కడ మనం చేయకలిగితే మనకి కూడా అవును అండి స్టడీ అవర్స్ పెట్టాలి

అవును అండి నేను కూడా దానిపైనే చూస్తున్నాను ఏంటి ఏం చెపితే బాగుంటుంది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ నేను సార్ట్ ఔట్ చేస్తున్నాను అయితే ఇంకా మనం ఎంత ఒక కోఆర్డినేషన్ టీమ్గా ఉండి మనం చేయకలిగితే డెఫినెట్టుగా ఇంప్రూవ్ అవుతుంది సరే ఒకే అండి అలాగే అండి అలాగే అండి